నాకు తెలిసిన రిటైల్ హోల్సేల్ మార్కెట్లు ఏమిటంటే డి మార్ట్ రిలయన్స్ బిగ్ బజార్ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఈ యొక్క డిమార్ట్ అన్న రిలయన్స్ అనేవి చాలా ఎక్కువ వాడకం జరుగుతుంది ఎందుకంటే ఈ కంపెనీల్లో ఉన్న వస్తువులన్నీ తక్కువ ధరకు రావడం వల్ల ప్రజలు చాలా మంది ఇందులో ఉన్న వస్తువులు కొనుక్కోవాలని భావిస్తున్నారు అలానే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ యొక్క కూరగాయలు ధరలు అనేవి తగ్గుతాయి పెరుగుతాయి ఎందుకంటే వాతావరణం మార్పులు కావచ్చు కోల్డ్ అండ్ వర్షం వర్షాలు వల్లంగా ధరలు అనేవి పెరుగుతున్నాయి ఎక్కువ ఉత్పత్తి మూలంగా కూరగాయల ధరలనేవి తగ్గుతున్నాయి షాపింగ్ ఆన్లైన్ షాపింగ్లో మంచి చెడులు ఉన్నాయి మంచి ఏమిటంటే మనం ఇంటి నుంచే షాపింగ్ చేయొచ్చు అలానే తక్కువ డిస్కౌంట్ ఉంటుంది ఇంకా మార్కెట్లో ఇలా రిలయన్స్ ఇవన్నీ ఆఫర్ పండుగ వల్లే ఆఫర్స్ కూడా ఇస్తాయి చెడు ఏంటంటే మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన వస్తువుగా వేరేవి వస్తాయి వ వస్తుంది లేదంటే పాడైపోయిన వస్తువు వస్తుంది ఇంకా ఈ కాలాన్ని షాపింగ్ వల్ల చేయడం చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతుంది